నేడు భారతదేశంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే విద్యా వైద్యం ఇంకా అన్ఎంప్లాయిమెంట్ ఈరోజు చూస్తే ప్రతి యువత చాలా మేరకు చదువుకుని విద్యార్థులు అందరు ఖాళీగా ఉంటున్నారు ముఖ్యంగా మన భారత దేశంలో చాలామంది విద్యార్థులు చాలా బీటెక్ కానీ డిగ్రీ పట్టాను పొంది చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు అలాంటి వారికి భారతదేశం ప్రభుత్వం వాళ్ళకి ఒక స్కాలర్షిప్ కాను లేదంటే ఒక ఉపాధిని కల్పించి వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళ యొక్క సామర్థ్యతను కలిగే ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేయాలి అలాగే చదువుకునే విద్యార్థులకు వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి వాళ్ళకి ఎంతో మెరుగుగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ముందుకు ముందుకు పోవడానికి చాలా వరకు సహ సహకరించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా భారత దేశంలో ఉన్న ఉన్నవారే ఉండరు చాలామంది లేనివారు కూడా ఉంటారు అలాంటి వారిని లేనివారు కూడా ఏదో ఒక సహాయం చేసి ఉన్నత శిఖరానికి చేరువు అయ్యే స్థితికి మన ప్రభుత్వం కూడా ఒక సూచన మేరకు పెట్టాలి ఈ రోజు చూస్తే మన రాష్ట్రంలో ఎన్నో మంది ఎన్నో మంది ప్రజలు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే స్కీములను అందుతున్నాయి అలాగే చాలామందికి అందడం లేదు కూడా అలాగే ప్రభుత్వం అలాంటి వారికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి వారికి ఒక విలువైన అంటే ఒక ఒక క్రమంగా ఒక వాలంటీర్ వ్యవస్థను కానీ ఏదైన్నా సరే ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వారికి మెరుగుగా ఒక ఉపాధిని కానీ ఒక మార్గాన్ని కానీ ఏర్పాటు చేయాలి అలాగే ఈరోజు చూస్తే చాలామంది క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు అలాంటి వారికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ స్టేజ్లో ఉన్న వ్యక్తులకి సహాయం చేసి ఎంతో అంటే ఇక మాత్రలను కానీ మందులు కానీ అందచేయాలి అలాగే ఇల్లు లేని వారికి కూడా చాలామంది మనం చూస్తే ఇల్లు లేక ప్లాట్ఫామ్ బయట కానీ అలాగే ఎన్నో మంది రోడ్డు పైన ఉంటున్నారు అలాంటి వారికి ఒక గ్రహించి వాలంటీర్ వ్యవస్థ వారికి ఉపాధితోపాటు ఒక ఇల్లు కూడా ఇవ్వాలి ఇల్లుతో పాటు చాలామంది ఒక పూట తింటే ఇంకో పూట తినకుండా చాలామంది గడుపుతున్నారు అలాంటి వారికి ప్రభుత్వము చాలా మేరకు ఒక ఒక స్కీమును తెచ్చి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించి ఒక జీవన ఉపా శైలిని కూడా ప్రవేశించాలి అలాగా చేస్తే కనుక భారతదేశం ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి ఈరోజు పిల్లల్ని చూస్తే చిన్నప్పటినుంచి అంటే ఈరోజు చూస్తే పాపం పలస వస్తున్నారు అంటే బయట రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి పనులు చేసే వృత్తులను చూస్తాం అలాంటి వారు పాపం పిల్లల్ని చదివించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతు వాళ్ళకి చదువును కూడా పెంచకుండా చైల్డ్ లేబర్ అంటే చిన్న వయసులోనే ఉద్యోగాలు చేస్తు ఒక షాపులలో చేస్తు ఎంతో కష్టపడుతు ఉంటారు అలాంటి వ్యక్తులను గ్రహించి వాళ్ళకి ఒక స్కూల్ ప్రీస్కూల్ కానీ లేదా ప్రోస్కూల్ కానీ పెట్టి వాళ్ళకి ఉన్నతమైన విద్యను అందచేసి బట్టలను అందచేస్తే కనుక రేపు పొద్దున ఒక చదువు ఉంటే కనుక ఎక్కడైనా సరే బతకగలరు వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళి ఇతరులకు కూడా ఎవరైతే ఆ స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఇతరులకు కూడా సహాయం చేస్తారు ఈ రోజు చూస్తే మనం ముఖ్యంగా బీహార్ బీహార్ కానీ ఎట చిన్న పట్టణాల నుంచి ఇతరులు వలసకు వచ్చి పని చేస్తారు వాళ్ళు జీవన శైలి చూస్తే ఒకరోజు తింటే ఇంకో రోజు తినరు అలాంటి కట్టుదిట్టమైన పరిస్థితిలో నుండి పిల్లలు కూడా వాళ్ళ లాగా సేమ్ అలాగే తిరుగుతారు అటువంటి వారికి ప్రభుత్వం కొంచెం సహాయం చేసి వాళ్ళ పిల్లలకు ఒక బడిని అలాగే విద్యను వైద్యాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఈరోజు చూస్తే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు చాలా మందికి అనారోగ్యంతో పాటు అనారోగ్యంతో చాలా సమస్యలు పొందుతున్నారు అటు వారిని గ్రహించి వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని గవర్నమెంట్ అన్నది అందచేయాలి అలాగే చాలామందికి కంటి కంటి మెరుగు కంటి సమస్యతో కూడా బాధపడుతు ఉన్నవారికి కంటి వైద్యాన్ని కూడా అందచేయాలి అలాగే ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న శక్తి మేరకు పేదవాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కూడా ఉన్నతమైన స్థానాన్ని తెస్తే కనుక భారతదేశం ఎంతో మంచి స్థాయికి వెళ్తుంది ఈ రోజు చూస్తే కనుక మనం ఎగ్జామ్ ఉదాహరణకి చెప్పుకుంటే విదేశాల దేశాలలో కూడా వారికి ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తులకి కానీ రోడ్డు మీద ఉన్న వారికి ఉచిత వైద్యాలని ఇంకా విద్యను కూడా వాళ్ళకి ప్రసాదం చేస్తారు అలాగే వారికి కొన్ని ఎన్జీఓస్ అనేది సంస్థ ఎన్జీఓ సంస్థ వాళ్ళకి ఎంతో మెరుగుగా వారికి ఎటువంటి ఎటువంటి సమస్య అయినా సరే ఆ ఎన్జీఓ సంస్థ వాళ్ళకి చదువుని పుస్తకాలను ఇంకా కుళాయి నీళ్ళను అన్నింటిని ఏర్పాటు చేసి వారికి పరిశుద్ధమైన ఒక వాతావరణంలో తిరిగే శక్తిని అంటే ఒక ఒక ఒక సంస్థని ఏర్పాటు చేస్తుంది ఇలాగే భారతదేశం కూడా ఉన్న ఉన్నతమైన చర్యకు వెళ్ళాలంటే కనుక నేటి యువత చాలామంది ఒక పేదవారికి కానీ అంటే ఆధారపడే వ్యక్తులకు చాలా మెరుగుగా హెల్ప్ చేస్తే కనుక చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది ముఖ్యంగా ప్రభుత్వము వాటికి అంటే ఇప్పుడు ఈ రోజులలో చూస్తే బీటెక్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులకు చాలామంది ఖాళీగా ఉంటున్నారు అట్టి విద్యార్థులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్స్ పెట్టి వారికి అంటే ఉన్నతమైన అంటే ఒక ప్లానింగ్ అంటే ఒక స్టార్టప్స్కి ఇంకా మెరుగుగా ఒక బ్యాంక్ లోన్స్ ప్రవేశించి వారికి కొంచెం ప్రోత్సహిస్తే కనుక మన మన యువత అనేది చాలా ముందు స్థాయికి వెళ్తుంది అలాగే ముసలివారికి కూడా హాస్పిటల్ అంటే చాలామంది మురికి కొంపలలో ఉంటున్న వ్యక్తులను ముందుగా వాళ్ళ అలాంటి అలాంటి ఏరియాలో ఇండస్ట్రీస్కి ఇబ్బంది పడుతున్న ఒక పొల్యూషన్కి గల పొల్యూషన్స్కి బారైనా మనుషులు కూడా వ్యక్తులు కూడా ఉంటారు అట్టి వారిని వెంటనే తరలించి వాళ్ళకి మంచి మంచిగా ఉండే స్థితి స్థాయిలో పెట్టి వారికి వాళ్ళ పిల్లలకు ఒక మంచి క్రమశిక్షణ గల ఉద్యోగాలని ఇంకా వ్యవస్థను విద్యని ప్రవేశిస్తే కనుక వాళ్ళు ముందు స్థాయికి వెళ్తారు అలాగే యువత ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యాపారాన్ని కానీ బిజినెస్ని కానీ ఒక స్టార్ట్అప్ని కానీ ఒక స్కిల్ని కానీ ప్రభుత్వం ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే కనుక ఈ రోజు ప్రతి స్థాయి మంచి స్థాయికి వెళ్తారు ఈరోజు చూస్తే ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను ఉదాహరణ ఏంటి అంటే హనీబీయింగ్ కానీ అంటే లైక్ ఏంటంటే ఒక ఏదో ఒక ఉపాధి కల్పిస్తే కనుక యువతకి ఒక ఆదర్శంగా ఉంటుంది ప్రభుత్వము అలాగే భారత దేశంలో చాలామంది కాన్సర్ బారిన లేక పొల్యూషన్ బారిన యాక్సిడెంట్ బారిన ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతు ఉంటారు అట్టి వారికి ప్రభుత్వము ఒక స్కీముని అంటే వాళ్ళు యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క స్థాయి బట్టి వాళ్ళకి స్కీములు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం అలాగే మనం కూడా మన ప్రభుత్వానికి చాలా సహకరించి మనం కూడా ఒక లే మనం ఉన్నతమైన స్థాయికి ఉన్నప్పుడు మనం లేని వారికి మనం కూడా ప్రోత్సహించి మనలో తెలియకుండానే మనము ఇతరులకు హెల్ప్ చేస్తే మనకు కూడా మంచి చె జరుగుతుందని చెప్పి చిన్నపిల్లలకి ముందుగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే కనుక భారతదేశం అలాగే ట్యాక్స్లు కూడా ఉన్నవారు చాలామంది ట్యాక్స్లు కడితే కనుక మనం మన పేదవాళ్ళు కూడా చాలామంది ఈ స్థితిలో ఉండరు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఉన్నవారు ఉన్నవారు ఎప్పటికప్పుడు ట్యాక్స్లను చలానాలను కడితే కనుక భారతదేశం ఎప్పటికి ఇలాగా వెనకబడదు అలానే ఇంకా ప్రభుత్వాలు కూడా ముందంజ ముందు ఉండి ఒక రోడ్డు వ్యవస్థని కానీ ఇంకా ఒక మెట్రో సిటీలను కూడా ఇంప్రూమెంట్ చేసి ఇంకా ఇన్వెస్టర్స్ను ఇంకా ఎగ్జిబిటర్స్ను కూడా తెచ్చి భారత దేశ ప్రాధాన్యతను చూపించి ఇక్కడికి ఇక్కడికి ఎన్నో కంపెనీలను తెచ్చి పిల్లలకు కూడా ఉద్యోగాలను ప్రవ ప్రవేశించాలి అలాగే భారత దేశంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఇంకా విదేశాలు పెట్టుబడులను కూడా చూపించి ఇంకా అందాలను భారతదేశం అందాలను చూపించి టూరిజం ఒక అందాలను చూపించి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే కనుక విదేశాలలో ఉన్న టూరిజం కూడా ఇటు ఇక్కడ ఇక్కడ కూడా అంతగా డెవలప్మెంట్ చేస్తే కనుక విదేశాలలో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి టూరిజం కూడా ఇంప్రూమెంట్ అవుతుంది అలాగే చెట్లలను ఎక్కువగా నాటి చెట్లతో పాటు చెట్ల వల్ల మనకి చాలా అరుదైన మనకి ప్రాధాన్యత కూడా కలుగుతుంది అలాగే చెట్లను ఎక్కువగా పెంచి అలాగే టూరిజం కూడా ఎక్కువగా పెంచితే కనుక భారతదేశంలోని టూరిస్టులు ఎక్కువగా పెరిగి మనకంటు ఒక ఉపాధి కూడా వస్తుంది అలాగే మన మనకున్న భారతదేశంలో ఉన్న ప ప్రాధాన్యత టెంపుల్స్ను కూడా గుళ్ళను కూడా ఇంప్రూమెంట్ చేసి భారతదేశం యొక్క సార్వభౌమధికారాన్ని పెంపొందించాలి అలాగే ఈరోజు భారతీయులకు ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వ్యవస్థలకు చాలామందికి చిన్నప్పటి నుంచి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి పెంచాలి అప్పుడే భారతదేశం యొక్క విలువను కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి అంది అందించబడుతుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే యువత నేటి యువత ఈరోజు చాలామంది టెన్త్ తర్వాత వా ఇంటర్ ఇంటర్ తర్వాత వారికి ఏం చేయాలో కూడా తెలియక తప్పు మార్గాలలోకి వెళ్తారు అట్టి వారిని గ్రహించి ముందుగానే ఒక కౌన్సిలింగ్ సెక్షన్లు పెట్టి వాళ్ళని ఒక మెరుగైన స్థానానికి వెళ్ళడానికి ప్రభుత్వం ఒక ఒక స్కిల్ డెవలప్మెంట్ను అని బీటెక్ అయిన వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ఒక స్టార్ట్అప్లకు ఎంకరేజ్ చేసి మంచి మంచి మార్గంలోకి వెళ్ళేటట్టుగా చేయాలి ఈరోజు చూస్తే చాలామంది చాలా దేశాలలో స్టార్ట్అప్లకు ఎంతో ఒక అమౌంట్ను కేటాయించి వారికి ప్రోత్సహించి అట్టి వారికి ఒక పదిమందికి హెల్ప్ చేసే ఒక ఒక స్టార్టప్ సక్సెస్ అయితే కనుక ఒక వేలాది మందికి ఒక ఉపాధి కలుగుతుంది అలాగే మెట్రో పాలసీ సిస్టంను తెచ్చి ఎన్నో మందిని సోషల్ ఒక వ్యవస్థను తెచ్చి భారత దేశంలో ఉన్న ప్రాధాన్యతలో ఉన్న ఒక్కొరిని ఎన్ఆర్ఐఎస్ని కూడా తెచ్చి ఇక్కడ మనం పెట్టుబడులని పెట్టిస్తే కనుక యువత అనేది ముందుకు వెళ్ళిపోతుంది అలాగే భారతీయులు నేడు మనం ట్యాక్స్ అనేది కంపల్సరిగా కడితే కనుక ఆ ట్యాక్స్ ట్యాక్స్ డబ్బుతో మన పేదవారికి ఎన్నో ఎటో ఎన్నో స్కీములను పొంది వాళ్ళకి సొంత ఇల్లు కల ఇంకా వైద్యం కూడా అందచేస్తుంది సో మన నా నా సూచన మేరకు ఏంటంటే ట్యాక్స్ ఎప్పటికి అప్పుడు కట్టాలి ట్యాక్స్లను తప్పించుకొని ఇలా చేస్తే కనుక మన దేశం ఎప్పటికి బాగుపడదు ఇంకా మన దేశాన్ని అభివృద్ధి చెందాలంటే కేవలం యువత వల్ల జరుగుతుంది యువత యువత తలుచుకుంటే ఏదైన్నా సరే ముందుకు వెళుతుంది యువత వారికి చదువుకునే రోజులలో చాలా మేరకు పేదవాళ్ళు ఉంటారు అట్టివారికి ఒక ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యి పేదవారికి ఉన్న వారిని ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు పోవాలి ఈరోజు చూస్తే మన ఈ రోజు మన రాష్ట్రాలలో చూస్తే చాలా ఎన్జీఓ సంస్థలు కూడా ఉంటున్నాయి హెల్పింగ్ హాండ్స్ అని రోటరీ క్లబ్ అని ఇలా ఎన్నో వ్యవస్థలు కూడా పెరిగి పెంచుతు వారి యొక్క జీవనాన్ని కూడా పెంచుతు అంటే పిల్లలకి ఎలా చేయాలి ఏ విధంగా ఒకరికి సహాయం చేయాలి అనేది కూడా చేస్తుంది అలానే మనం కూడా గవర్నమెంట్కి సహకరించి మన యొక్క సూచనలు కూడా గవర్నమెంట్కి ప్రవేశించాలి అంటే ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది భారతదేశం అని చెప్పి కూడా మనం కూడా సూచనలు ఇవ్వాలి అలాగే ట్యాక్స్ ఎప్పటికప్పుడు మనం ట్యాక్స్ గవర్నమెంట్కి అందిస్తే ఉన్నవారికి కాకుండా లేని వారికి కూడా ఉన్న విద్య విద్య కానీ వైద్యం కానీ లే ఇళ్ళు కానీ స్కీములు కానీ వారికి అందచేస్తుంది లేని వారికి అలాగే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉన్నవారు లేనివారికి సహాయం చేసి వారి యొక్క ఉన్నతమైన స్థాయికి ఎదిగే ఎదిగే స్థాయికి మీరు చేస్తారని కోరుకుంటున్నాను నేడు భారతదేశంలో ఇప్పటికే పాత రోజులు కన్నా ఈ రోజులలో గర్వపడేలాగా మనం చేస్తున్నారు నరేంద్ర మోడీ అలానే మనము కూడా భారతదేశాన్ని మనం ముందంజ ముందంజ చేసే బాధ్యత కూడా మనది యువతది సో అంతే